హలో హలో అక్కా అక్కా మా చెల్లి పెళ్ళొస్తుంది అక్కా బంగారం కొనాలి ఎక్కడి ఎక్కడికన్నా మీకు తెలిసిన షాప్ ఏదన్న ఉందా అక్కా అక్కా అమ్మాయి పెళ్ళా అక్కా మార్చ్ ట్వంటీ ఫిఫ్త్కి పెట్టుకున్నాం అక్కా అవునక్కా ఐదు తులాలు పెడదామనుకుంటున్నాం అక్కా

ఎట్లయినా నెక్లెస్ అయితే నెక్లెస్ చేయిద్దామక్కా నెక్స్ నెక్లెసు లాంగ్ చైన్ చేయిద్దాం

ఏదయితే ఐదు తులాలలో ఎదొస్తే అది చేయిద్దాం అక్కా నెక్లెస్ అయితే నెక్లెస్సు లాంగ్ చైన్ అయితే లాంగ్ చైను

అక్కా తీసుకుందాం అక్కా వస్తారా అక్కా మీరు లేదక్కా మనం చేయింకున్నాం చేపిచ్ చేపి అక్కా సరే అక్కా కలుద్దాం అక్కా